ఆ హలో నా పేరు వెన్నెల అండి ఇప్పుడు ఆర్డర్ పెట్టాలనుకుంటున్నాను మీ ఆర్కె రెస్టారెంట్ నించి నాలుగు చికెన్ బిర్యానీలు ఆర్డర్ పెట్టాలనుకుంటున్నాను ఏ ఇప్ ఏం చెప్పాలని కాల్ చేశానంటే నేను పోయిన వారం కూడా ఆర్డర్ పెట్టాను మీ రెస్టారెంట్ నుంచే నాలుగు మటన్ బిర్యానీ రెండు చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టున్నాను అప్పుడు నాకొచ్చేసి తగ్గింపు కూపన్ ఒకటిచ్చారు అది తర్వాత ఆర్డర్ లో మీరు యూస్ చేసుకోవచ్చని చెప్పారు నాకు అదే ఇప్పుడు యూస్ చేసుకోవచ్చా అని అడుగుదామని చెప్పేసి ఒకవేళ యూస్ చేసుకోవచ్చంటే మీరు ఆ ఆఫర్ అప్లై చేసి నాకు తగ్గింపు కూపన్ ఆఫర్ అప్లై చేసి ఇప్పుడు ఆర్డర్ లో ఏమైనా తగ్గిస్తారేమో అని అడుగుదామని కాల్ చేశానండి అవునండి కూపన్ నెంబర్ ఆ చెప్తాను ఉండండి ఏపీ ఒకటి సున్నా ఐదు తొమ్మిది ఆరు ఏడు అవునండి పోయిన వారమే ఇచ్చారు కూపన్ పోయిన వారం బుధవారం ఆర్డర్ పెట్టాను అవునండి ఓకే ముప్పై పర్సెంట్ ఆ తగ్గింపు తగ్గిం తగ్గించుకుంటారా ఆర్డర్ లో సరే అండి ఇప్పుడు నాలుగు చికెన్ బిర్యానీ కావాలి ఎంత అయిందండి వెయ్యిన్ని రెండొందలయిందా దాంట్లో ముప్పై పర్సెంట్ తగ్గించుకొని ఇస్తారా సరే అండి అదే ఆర్డర్ ఇంకా హాఫ్ ఎన్ అవర్ లో పంపించేయండి నేనొచ్చేసి క్యాష్ ఆన్ డెలివరీ చేస్తాను డెలివరీ అబ్బాయి చెగ చేత బిల్లు అదే తగ్గింపు కూపన్ అప్లై చేసి మిగిలిన బిల్ ఎంతో నాకు డెలివరీ అబ్బాయితో పాటు పంపించేసారంటే నేను డెలివరీ అప్పుడు మనీ ఇచ్చేస్తానండి అవునండి సరే అండి థ్యాంక్స్ అండి ఒక హాఫ్ ఎన్ అవర్ లో పంపించేయండి కొంచెం మా పిల్లలు పెద్దవాళ్ళు ఉన్నారు టైం అయిపోతుంది అందుకని సరే సార్ థ్యాంక్ యూ